హలో మీరు సెలూన్ సూపర్ మార్కెట్ చిత్తూరే కదా మిది ఆన్లైన్ సర్వీస్ అవైలబుల్ ఉందా మాకు కొన్ని గ్రోసరీస్ కావాలి మాకు నెయ్యి ఒక కేజీ కావాలి క్యారెట్ ఒక కేజీ కావాలి మా నూనె టెంకాయ నూనె ఒక కేజీ కావాలి మళ్ళీ బీట్రూట్ ఒక కేజీ కావాలి కొత్తిమీరి కరివేపాకు ఇరవై కావాలి అవును ట్వెంటీ ట్వెంటీ కావాలి మళ్ళీ గీ ఉందా నెయ్యి ఉంది మునక్కాయ ఒక వన్ అండ్ ఆఫ్ కేజీ కావాలి మళ్ళీ బీరకాయి ఉందా అది ఒక హాఫ్ కేజీ కావాలి బటర్ ఉందా అంటే మీరు ఒక ప్యాకెట్ ఎంత చెప్తారు ఓకే ఓకే ఒక హాఫ్ కేజీ ఇవ్వండి కూలింగ్ ఉంటుంది కదా ఇవి బఠానీలు ఉంటుందా ఈ వైట్ కలర్ ఉందా మనకి వైట్ కావాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే చాలు మళ్ళీ కూరాకు చిరి కూరాకుందా పాలాకు పాలకొచ్చి ఒక రెండు ఇవ్వండి బీన్స్ ఉందా అది ఒక వన్ కేజీ ఇవ్వండి కూర అది మష్రూమ్స్ ఉందా అది వచ్చి ఒక టు ప్యాకెట్స్ ఇవ్వండి ఫ్రెష్గా ఉంది కదా అది ఒక టు ప్యాకెట్స్ ఇవ్వండి మళ్ళీ వేరే ఏమయినా కొత్తగా ఉన్నాయా మాకు ఇంకా ఇవి అయి ఇవి చాలండి మీరు ఆన్లైన్ డెలివరీ చేస్తారా

మేము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటాం అవునా సరే మీ సరే సార్ మీకు నేను మీరు ఇక్కడే ఈ నెంబర్కి చెయాలా ఓకే సార్ నేను పంపించేస్తాను మీరు ఒక ట్వెంటీ మినిట్స్లో తెమ్మనండి లేదు సార్ థ్యాంక్ యూ సార్